మనం నిత్యం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్తాం ఒకవేళ ఆ బస్సు ప్రయాణం పడదు అనుకుని చాలామంది అనుకుంటారు అలాంటప్పుడు మనం కార్లో ప్రయాణం చెయ్యవచు కానీ కారులో ప్రయాణం చేసేటప్పుడు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తే కనుక కొన్ని ప్రదేశాలు మనం వెళ్ళేటప్పుడు ఆ దారులు ఎక్కడ మన పెట్రోల్ బంకులు కనిపించకపోయి ఉండ వచ్చు అప్పుడు పెట్రోల్ వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది దారిలో బాత్రూంకి వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుంది ఆహారం దొరకకపోవచ్చు కానీ ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించుకుని ఎస్టిమేషన్ వేసుకుని ఎక్కడికైనా ఒక ప్రయాణం చేసేటప్పుడు దానిలో ప్లస్లు మైనస్లు అన్ని గమనించుకుని ఏ విధంగా మనం అక్కడికి వెళ్తే మనం ఎంజాయ్ చెయ్యగలం ఇబ్బంది పడకుండా చూసుకోగలం అని ఒక ప్రయాణికుడిగా కానీ ఒక తోటి దీనిగా మనం చేసుకుంటే నిజంగా చాలా మంచిది వీటికోసం ఏంటంటే మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ ట్రైన్ ప్రయాణం చేసుకుంటే మటుక్కు మీకు బాత్రూం ప్రాబ్లమ్స్ ఉండవు ఫుడ్డు టైమ్ టు టైమ్ దొరుకుతుంది పెట్రోల్ ప్రాబ్లమ్స్ ఉండదు కానీ వీలైనంతమంది ఎవరైనా సరే ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలనుకుంటే ట్రైన్ ప్రిఫెరబుల్ చేసుకుంటే మనకి ఇబ్బంది తక్కువగాను ఎంజాయ్మెంట్ ఎక్కువగాను ఉండేటట్టు జరుగుతుంది